నమస్కారం పోలీస్ గారు నా టికెట్ ఎక్కడో పోయింది అండి వెతుకుతున్న కనిపించడం లేదు ఎవరో దొంగతనం చేసినట్టు ఉన్నారు వే నేను పట్టుకుని ఉన్నాను అండి హ్యాండ్బ్యాగ్లో ఉంది ఇందాక వరకు అది ఎవరో దొంగతనం చేసినట్టు ఉన్నారు పడిపోయింది అని కూడా చూసాను కానీ ఎక్కడ దొరకలేదు తీసుకున్నాను అండి కండక్టర్ గారిని అడగండి కావాలంటే అర్ధంకాలేదండి తీసు నేను బస్ మారినప్పుడు నేను వేరే బస్ నుంచి బస్ బస్ స్టేషన్కు వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాను అండి ఇక్కడ ఇక్కడ కండక్టర్ గారికి ఇవ్వడం ఇవ్వడానికి వస్తున్నప్పుడు కనిపించలేదండి ఇందాక వరకు ఉంది చూసుకుంటు ఉన్నాను అండి హ్యాండ్బ్యాగ్లో కూడా ఉంది ఇందాక వరకు ఇప్పుడు చూస్తుంటే అలాగే అండి అది టికెట్ టికెట్ ఖరీదు రెండు వందల యాభై రూపాయలు అండి ఇప్పుడు మీరు అర్ధంపర్ధం లేకుండా దొంగతనం చేసాను అంటే ఎలా కుదురుద్దండి మీరు అది అది తెలుసుకోవాల్సింది మీరు అండి ఎందుకంటే మీరు పోలీసు అని అడుగుతున్నారు నేను టికెట్ లేకుండా ఎక్కాను అని ఇప్పుడు మీరు మీ బాధ్యత కూడా అదే కదా దొంగ దొంగని వెతుకుని పట్టుకోవడం అవును బస్ బస్ వేరే బస్ చేంజ్ అవ్వడం కాదండి బస్ స్టేషన్లో తీసుకున్న ఆ టికెట్ బస్ ఎక్కినప్పుడు వరకు ఉంది కండక్టర్ వచ్చిన ముందు వరకు నేను చూసుకుంటు ఉన్నాను కండక్టర్ అడిగినప్పుడు నాకు కనిపించలేదు కనిపించలేదు నా పక్కన ఒక ఒక ముసలి ఆయన ఏదోలా చూశాడు అండి మే మేబి తను తీసినట్టు ఉన్నాడు ఫైన్ కట్టడం ఏంటండి మీకు ఎలా ఉందండి మూడు వందల యాభై అవుతుంది అండి ఇప్పుడు వంద రూపాయలు ఫైన్ కట్టిన

నా నేను స్టూడెంట్ అండి నా దగ్గర ఏమి ఉంటాయి చెప్పండి మీరు కొంచెం కనికరించి లేదండి ఇవ్వండి ధన్యవాదాలు అండి